డ్రైవర్గారు విజయవాడ వచ్చిందండి వచ్చేసిందా అరే భలే త్వరగా తెచ్చారే మమ్మల్ని ఎంతయిందండి బాడుగ నాలుగు వేలా ఒక్కసారి ఆగండి అరే నా దగ్గర రెండు వేలే ఉన్నాయే నాలుగు వేలు అయితే లేవండి మీ దగ్గర యూపిఐ ఉందా

అయితే ఒక్క నిమిషం ఆగండి స్కానర్ ఓపెన్ చేయండి మనీ ఫోన్పే చేస్తాను చేశారా నాలుగు వేలండి ఇదిగో నాలుగు వేలు కొడతన్నాను చూడండి వచ్చిందా ఇంకా రాలేదా సర్వరు కొన్ని కొన్ని సార్లు ఇబ్బం ఇబ్బందిగా ఉండిద్దిలెండి చూడండి నేను వెయిట్ చేస్తాను వచ్చిందా వచ్చింది వచ్చింది ఓకే థ్యాంక్ యు అండి మమ్మల్ని బాగా తీసుకొచ్చారు